అండ్ మా ప్రాంతానికంటే మా ప్రాతానికి థర్టీన్ కిలోమీటర్స్ అబోలోనే ఉన్నాయి అన్నీ కాలేజెస్ అండ్ ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ అండ్ ఎస్ఆర్వి డిగ్రీ కాలేజ్ అండ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అండ్ అం ఫి థర్టీ కిలోమీటర్స్ అబోలో అయితే మొత్తం ఆల్మోస్ట్ అండ్ డిగ్రీ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అలా ఉన్నాయి అండ్ మా ప్రాంతంలో ఆల్మోస్ట్ అంటే మా ఫ్రెండ్స్ చదువుతున్నారు మా కుటుంబంలో ఎవరు చదవడం లేరు చదువుతున్నారు బట్ మా కుటుంబంలో చదివేవారు మా సిస్టర్స్ హైదరాబాదులో చదువుతున్నారు మా ప్రాంతానికి చెందిన కాలేజెస్ అంటే డిగ్రీ కాలేజెస్ అండ్ జూనియర్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఎస్ఆర్వి కాలేజ్ ప్రజ్ఞ కాలేజ్ అండ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇలాంటివి మాత్రమే ఉన్నాయి మా ప్రాంతం దగ్గర దగ్గరలో